మరిన్ని మంచి వినోదం కలిగించడానికి తెలుగు వివాహాల్లో నృత్యం చేసేందుకు నాకు చాలా ఆనందం ఆ సమయంలో నృత్యం చేసేవారు ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఉంటారు మన సంగీతం వినోదం మరియు సాంప్రదాయాలతో ప్రేమించుకుంటారు మన తెలుగు వివాహాల్లో నృత్యం ఒక ప్రముఖ భాగం ఇది మన సాంప్రదాయంలో ఆదర్శంగా కనిపిస్తుంది

వెరీ వెరీ టైప్గా ఉంటుంది ప్రతీ ఒక్క స్టైల్లో ప్రతీ ఒక్క పాట ఉంటుంది ఆ పాటకి తగ్గట్టు ఆ స్టైల్లో ప్రతీ ఒక్క డాన్స్ కూడా ఉంటుంది

చాలా ఇంట్రెస్టింగ్గా చూపుతూ ఉంటారు సంగీత్లో చాలా రకాలుగా పాటలు ఉంటాయి కొందరు డిజె సాంగ్స్ గాడ్వి దేవునివి రీసెంట్ హిట్ అయిన సాంగ్స్ కూడా యూజ్ చేస్తారు ఆ సాంగ్స్ తగ్గట్టు డాన్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రతీ ఒక్కరికి డాన్స్ అనేది ఒక కళ కాబట్టి ఎవరు కూడా డాన్స్ చేయడానికి వెనుక పోరు అందరూ డాన్స్ చేయాలని అనుకుంటారు

మ్యారేజ్ అనేది ఒకటేసారి వస్తుంది ఆ మ్యారేజ్లో ఎంజాయ్మెంట్ అనేది ఒకటేసారి వస్తుంది ఎవ్రీ మ్యారేజ్లో బ్రైడ్ అండ్ గ్రూమ్ డాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు కూడా డాన్స్ చేయడానికి ఛాన్స్ దొరికినప్పుడు ఎప్పుడు మిస్ చేసుకోరు ఎవరూ సంగీత్లో డాన్స్ చేయడానికి కాలా ఛష్మా అండ్ ఇంకా బుల్లెట్ సాంగ్ బుల్లెట్ సాంగ్ డిజె సాంగ్స్ చాలా రకాలుగా డిజె సాంగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు బారత్తో కానీ సంగీత్లో డాన్స్ చేయడానికి డిజె సాంగ్స్ ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి ఎక్కడైనా సరే డాన్స్ చేయడానికి చాలా ఇష్టపడతారు అండ్ మ్యారేజ్ అండ్ సంగీత్ ఈ రెండు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అయింది డాన్స్ చేయడానికి ప్రతీ ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇష్టపడుతున్నారు అండ్ చాలా యాంగ్జైటీ చూపుతున్నారు పెళ్ళిలో కానీ సంగీత్లో కానీ బారత్లో కానీ డాన్స్ చేయడానికి ఎవరు కూడా వెనక్కి పోవట్లేదు అందరూ ఆసక్తికరంగానే చూస్తున్నారు